భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనం భారతదేశ రాజకీయాలు రాజకీయ పార్టీలు గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్నకు వస్తే మనకి మొదటగా ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగాయి అప్పటినుంచి ఇప్పటివరకు అనేక రాజకీయపార్టీలు ఏర్పడ్డాయి అంటే అప్పుడు ఉన్న రాజకీయాలు వేరు మరియు ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు అప్పట్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చాలావరకు డామినేట్ చేసేది అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు జాతీయస్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కాంగ్రెస్ ఢీకొని నిలబడిన పార్టీయే లేదు పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత రాష్ట్రస్థాయిలో చాలా వరకు మార్పు వచ్చింది అంటే దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి అంటే ద్రవిడ మున్నేట్ర కజగం డీఎంకే ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ కానీ తమ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆ అన్యాయాల గురించి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడినాయి అంటే అప్పట్లో అభివృద్ధి పైన చాలావరకు ఫోకస్ చేశారు అంటే కుల రాజకీయాలు మత రాజకీయాలు అనేవి సెవెంటీస్ డెబ్బైలో కానీ ఎనభైలో కానీ లేవు అవి తర్వాత పుట్టుకు వచ్చినాయి అంటే ప్రాంతీయ పార్టీలు పుట్టినాక మనం భారతీయ రాజకీయ వ్యవస్థను మూడు స్టేజెస్ గా విభజించవచ్చు మొదట కాంగ్రెస్ పార్టీ డామినేన్స్ తర్వాత ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు తర్వాత ఈ కుల మత రాజకీయాలు ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల తొంభైలో అంటే బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ కానీ ఆ తర్వాత రామజన్మభూమి గురించి జరిగిన రథయాత్ర కానీ ఆ ఈ మండల్ కమిషన్ కానీ అంటే ఇవన్నీ ఇవి జరిగిన తర్వాత మనకి చాలా మార్పులు వచ్చినాయి అప్పుడు కులం మతం పేరు మీద రాజకీయ పార్టీలు పుట్టుకొని వచ్చినాయి అంటే అప్పటి నుంచి రాజకీయం ఒక చీడపురుగులాగా మారింది అదే కాకుండా మనం ఇంకా చాలా వరకు భారతీయ భారతీయ రాజ రాజకీయంలో మనం చాలా వరకు అవినీతిని చూస్తున్నాం అని మన భారతీయ ప్రజాస్వామ్యానికి వస్తే భారతీయ ప్రజాస్వామ్యంలో నాకు ముఖ్యంగా నచ్చింది బహుళ పార్టీ వ్యవస్థ అంటే మల్టీ పార్టీ సిస్టమ్ మనం అమెరికాలో చూసుకున్నట్టయితే రెండే పార్టిస్ ఉంటాయి డెమోక్రట్స్ పబ్లికన్స్ కానీ అదే మన భారతీయ వ్యవస్థకు వస్తే మల్టీ పార్టీ సిస్టమ్ ఎవరైనా పార్టీని ఆ ఫాం చేయచ్చు దాని ఎవరైనా నడిపియచ్చు అంటే మనకు ఆ స్వేచ్ఛ ఉంది అంటే మనం విభిన్న దృక్పథాలను చూపించవచ్చు అంటే మనకి మన రాజ్యాంగం అనేది రాజకీయ పోటీకి అవకాశాన్ని కల్పిస్తుంది స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే ఇండిపెండెంట్ జ్యుడీషియరీ అంటే మనం న్యాయాన్ని ఆ న్యాయం అందరికి అందుబాటులో ఉంటుంది ఎలా అంటే ఆ న్యాయసంస్థ స్వతంత్రంగా ఉండడం వల్ల ఆ స్వతంత్రంగా వ్యవహరించి అందరికి న్యాయాన్ని ఇవ్వచ్చు ఆ మీడియా స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ భారతదేశంలో మనం ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్ చూసుకుంటే ఇండియా ఎక్కడో నూట యాభై దాటి ఎక్కడో ఉంటుంది కాకపోతే మనకి చాలావరకు మీడియాకి స్వేచ్ఛ ఉంది అది ఒక పాశ్చాత్య దేశాల ప్రపరణ మాత్రమే అంటే ప్రజలకు సమాచారం అదించడంలో ప్రభుత్వాన్ని పరిశీలించడం కూడా మీడియా చాలా కీలకపాత్ర పోషిస్తుంది అలా అని మీడియా మొత్తంగా మంచిగా ఉంది అంటే కూడా లేదు ఏమైతుందంటే ఈ మధ్యలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మీడియా చానెల్ నడిపి ప్రపరణ స్ప్రెడ్ చేస్తున్నారు ఆ మళ్ళీ నిరంతరంగా ఎన్నికలు జరగడం నిరంతరంగా ఎన్నికలు జరగడం అనేది ప్రజలకు ప్రభుత్వాన్ని ఎన్నుకునే మరియు మంచి అవకాశం కల్పిస్తుంది దాని ద్వారా మనం అభివృద్ధి చేయవచ్చు అది భారతదేశ ప్రజాస్వామ్యంలో నాకు నచ్చని అంశాలు ఏంటంటే రాజకీయ అవినీతి ద పొలిటికల్ కరప్షన్ ఇది ఏదైతే ఉందో ప్రజలకు నాణ్యమైన అవసరాలను అందించడం అనేదాన్ని ఆపేసింది అంటే అభివృద్ధిని నిరోధిస్తుంది ఇది ఎక్కడైతే పొలిటికల్ కరప్షన్ జరుగుతుందో అక్కడ ప్రజలకు కావలసిన నిధులు కానీ అవన్నీ రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు ఇంకోటి మత రాజకీయాలు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బీజేపీ అని ఎమ్ఐఎమ్ అని బీజేపీ హిందుత్వాన్ని ఒక ఐడియాలజీతో మతరాజకీయం చేసింది ఎమ్ఐఎమ్ ముస్లిమ్స్ ఏఐఎమ్ఐఎమ్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అది ముస్లిమ్స్ ని చూసుకొని ఆ మైనారిటీ పరంగా రాజకీయాలు చేస్తారు అంటే ఈ రకంగా రాజకీయం చేయడం ద్వారా సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు అంటే కొన్ని హింసకు కూడా గురి చేస్తున్నారు కుల రాజకీయాలు అంటే కుల రాజకీయాలు కూడా ఈ మధ్యన ఎక్కువైపోతునాయి భారతదేశంలో సమానత్వ సూత్రాలు ఉల్లగించడం కానీ అవకాశాలను పరిమితం చేయడం కానీ పార్టీలపై ఆ బంద్యత్వం లేకపోవడం అంటే ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకా నాకు నచ్చని అంశం ఏమిటంటే ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకో పార్టీలకు వెళ్ళి మారడం అంటే మనకి ఆంటీడిఫెక్షన్ లో ఉన్నప్పటికి దాంట్లో ఉన్న లోపోల్స్ ని వాడి రాజకీయ నాయకులు తనకు ఇష్టం ఉన్నప్పుడు ఇష్టము ఉన్న పార్టీలకి వాళ్ళకి అనుగుణంగా వెళ్తున్నారు ప్రజలు ఏదైతే తీర్పును ఇచ్చారో ఆ తీర్పుని నిర్లక్ష్యం చేసి అంటే ఆ తీర్పు వ్యతిరేకంగా అంటే ప్రజలు ఒక పార్టీని చూసి ఓటు వేసి ఉండచ్చు అది తరువాత రాజకీయ నాయకులు మరో పార్టీకి వాళ్ళ స్వలాభం కోసం వెళ్ళి అలా ఏదైతే ఉందో రాజకీయాలలో చాలా వరకి ఇలా భారత రాజకీయాలలో దెబ్బతీస్తున్నారు అంటే నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అంటే కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు అంటే మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి తనయుడు ఎందుకంటే అతని విజన్ అంటే ముందుచూపు అతనికి ఉన్న విజన్ కానీ సాంకేతికత పైన అతనికి ఉన్న అవగాహన కానీ రాష్ట్రం పైన అతనికి ఉన్న అవగాహన తను చేయబోయే అభివృద్ధి పనుల గురించి తనకు ఉన్న అవగాహన కానీ చాలావరకు నాకు నచ్చుతాయి ఆ మాట్లాడే విధానం ప్రజలను ఆకర్షించే విధానం చాలావరకు చాలా బాగుంటాయి ఒకవేళ నాకే కనుక కల్వకుంట్ల తారక రామారావు గారిని కలిసే అవకాశం వస్తే నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే సాంకేతికతను ఉపయోగించి తెలంగాణను అభివృద్ధి ప్రగతిలో ఎలా తీసుకు వెళ్ళచ్చు తెలంగాణలో ఆ దేశానికి ఒక మోడల్ గా ఎలా మలచవచ్చు అంటే మీరు ఇలా చేయడానికి మీరేం చేస్తారు వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చి అభివృద్ధి చేయడానికి మీరు ఎలాంటి పథకాలు తీసుకురాబోతున్నారు ఆ భవిష్యత్తు భవిష్యత్తులో ఐటీ రంగంలో సాధించిన అభివృద్ధి ఇతర రంగాలలో ఎలా పెంపొందింప చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చు భారత రాజకీయాలు రాజకీయపార్టీలు ఈ మధ్యలో చాలావరకు అంటే పైన ఆ ప్రజాస్వామ్యం కనిపిస్తున్నట్టే ఉంటుంది కాకపోతే మనం గ్రాస్ రూట్స్ కి పోయేవరకు ఆ ఆ అయితే ఎన్నికలలో ఎక్కడ చూసిన డబ్బు మందు బిరియానీ పాకెట్లు ఇవే నడుస్తున్నాయి ఇప్పుడు మనకి అవి ఎట్లా వాళ్ళు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఎన్నికల సమయంలో వాళ్ళు అవి మళ్ళీ ప్రజా ధనం నుంచే దోచుకుంటారు ఇప్పుడు మనకి ఈ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అప్పుడు ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతుంది ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా బలపడదు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ మన దేశంలో ఇప్పటివరకు కూడా అంటే యాభై శాతం యువత ఉన్న ఈ మనదేశంలో అయినా కానీ మనం ఇప్పటివరకు అభివృద్ధి చెందలేకపోయింది దీనికి కారణం ఏంటి రాజకీయ అవినీతి రాజకీయ అవినీతి ఎవరివల్ల అయింది ప్రజలు ప్రజలు ఎప్పుడైతే రాజకీయ నాయకుల నుండి ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకోవడం ఆపేస్తారో ఎప్పుడైతే వాళ్ళకి తిరగబడతారో వాళ్ళు చేసిన తప్పులని ఎత్తి చూపిస్తారో అప్పుడే మన భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది